మనదేశంలో కరోనా వైరస్ వ్యాపించి అంత విస్తరించింది ఆ సమయంలో హెల్త్కేర్ ప్రోటోకాల్ను అందరూ పాటించడం వలన వెంటనే కరోనా వైరస్ను ఎదుర్కొన్నాము కానీ నేడు ఆ హెల్త్కేర్ ప్రోటోకాల్ను పాటించలేకపోవడం వలన చాలా సమస్యలు తలెత్తుతున్నాయి ఇవి పాటించకపోవడం వల్ల మళ్ళీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉంది అలాగే కొన్ని ఇతర రకాల వైరస్లు మరియు అలర్జీల బారిన పడే అవకాశం ఉంది మరియు ప్రజలు రోగనిరోధకశక్తి దెబ్బతినే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలు హెల్త్కేర్ ప్రోటోకాల్ను పాటించడం వల్ల చాలా మంచిది